పల్లవి హై స్కూల్ ప్రిన్సిపలా మాట్లాడేది సార్ నేను ఫిఫ్త్ క్లాస్ దినేష్ ఫాదర్ మాట్లాడుతున్నాను సార్ నాకు ఒక ఫోర్ డేస్ లీవ్ కావాలి సార్ మా సన్కి ఒక టూర్కి వెళుతున్నాము

అవును

అవును అవును అవును చేపిస్తున్నాము

ఒక్కసారి ఇవ్వండి సార్ ఎందుకంటే ఇది పరీక్షలు ఫోర్ డేస్ కావాలి సార్ మాకు వచ్చేస్తాము ఆ లోపల లేదు లేదు ఫోర్ డేసే అండి అట్లా ఏం చేయవద్దు పంపించేస్తాము ఫోర్ డేస్ తరువాత ఎట్లైనా పంపిస్తాము ఏం చేసినా మేము స్కూల్కి పంపిస్తాము సార్ ఇది ఇంపార్టెంటు అందుకే ఫోర్ డేస్ లీవ్స్ కావాలని అడిగాను ఇది ఒక్కసారి ఇవ్వండి సార్ నెక్స్ట్ టైమ్ ఇంకా అటు ఇమ్మని కూడా ఒక్క లీవ్ కూడా అడగము ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇలా అడుగుతున్నామని

అవును అవును ప్లీజ్ సార్ ఒక్కసారి ఇచ్చేయండి నెక్స్ట్ ఇంకా రెగ్యులర్ పంపించేస్తాము స్కూల్ కూడా ఓకే సార్